నేను ఈ మధ్య ఆన్లైన్లో ఒకటి ఇయర్ బర్డ్స్ తిసుకున్న ఇప్పుడు వైర్లెస్ వస్తున్నాయి చూడు అవి తీసుకున్నా అవి ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి దాని సౌండ్ క్వాలిటీ బేస్ సిస్టమ్ అంత తక్కువ ప్రైజ్కి అంత మంచి క్వాలిటీ వచ్చిందంటే అసలు నాకు అర్దమే అవడంలేదు వాళ్ళు వాళ్ళు ఎట్లా అమ్మారు సౌండ్ ఆఫ్ క్వాలిటీకి అయితే టెన్ ఆన్ టెన్ ఇస్తాను నేను దానికి తక్కువ రేటు మంచి క్వాలిటీ మంచి సౌండ్ సిస్టము మంచి చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఆ ప్రోడక్ట్ ఆన్లైన్లో తీసుకున్నాను నేను మళ్ళీ తొందరగా నేను అనుకున్న దానికంటే తొందరగా వాళ్ళు నాకు డెలివరీ చేసారు అది కూడా నాకు చాలా నచ్చింది అట్లా తొందరగా డెలివరీ చేయడము ఇంకా మనము ఎంత తక్కువ సౌండ్ పెట్టుకున్నా కానీ ఆ బేస్లోని మన ఇట్లా త్రీ డి సౌండ్ లాగా వస్తుంది ఆ సౌండ్ నేను వింటూ ఉంటే చాలా బాగుంది చాలా నచ్చింది అది సి టైప్ చార్జర్తో వచ్చింది మనము ఒక్కోసారి చార్జ్ ఆన్ చేస్తే మనకు ఒక త్రీ డేస్ వరకు పనిచేస్తుంది అది అంతా బాగుంది నేను అయితే దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాను నాకు చాలా నచ్చింది నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను దీన్ని కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను